నేను కొద్ది నెలలుగా స్విగ్గీలో అనేది నా యొక్క భోజనం అనేది మధ్యాహ్నం కానీ రాత్రి అనేది కానీ పెట్టుకుంటూ ఉన్నాను అదేందంటే పే డెలివరీ పర్సను పతిసారి నాకు ఆలస్యంగా భోజనం తెచ్చిస్తుండు ఇదేందని అడిగితే మీ యొక్క చిరునామా బాగలేదని చెప్పి ప్రతిసారీ ఇదే రీజన్ చెప్తున్నారు నేనేందంటే ఇక్కడ కేజికి హోటల్ అనేది బాగుంటుందని చెప్పి ప్రతిసారి అదే హోటల్లో నేను పెడతాను ఎందుకంటే నాన్ వెజ్ కానీ వెజ్ కానీ వాళ్ళు చేసే పద్ధతి కానీ ప్యాకింగ్ కానీ కొంచెం క్రమబద్ధంగా నీట్గా చేసి పెడతారు అందుకనే దాని కన్నా పెట్టుకుందామని నేను ప్రతీసారి అక్కడే ఆర్డర్ ఆర్డర్ అనేది పెడుతూ ఉంటాను కానీ డెలివరీ పర్సను ప్రతిసారి నాకు ఆలస్యం తేవడం వల్ల నాకు అప్పుడప్పుడు గ్యా గ్యాస్ ట్రబుల్ కూడా కొంచెం పెరుగుతుంది ఇలా చేస్తే నాకు ఆకలి అనేది చాలా వరకు చ చనిపోతుంది కాబట్టి మీరు ఈ చిరునామా అనేది వాళ్ళు చెప్తున్నారు నేనూ ఆలోచించ గలను కొంచెం దూరంగా ఉన్నాను కానీ ఇక్కడికి జొమాటో జెపే అనేది ఆర్డర్స్ అనే వస్తూ ఉన్నాయి కానీ ఈ స్విగ్గీలోనే నాకు కూపన్ కోడ్సు అన్నీ మా ఫ్రెండ్స్ ద్వారా కానీ నేను తీసుకొని కొంచుం భోజనం అనేది కొంచెం వాళ్ళిచ్చిన యా యాప్లో నుంచి కొంచెం ఇంకా తగ్గించుకునేటట్టు నేను చేసుకుంటాను కానీ డెలివరీ పర్సన్ ఇలా చెప్పడం అనేది నాకు అంతగా బా బాగా బాగా అనిపించలేదు అందుకనే నేను ఒకరోజు మీ మీ హోటల్కు వచ్చి ఇలాగా డెలివరీ పర్సన్ అడిగి నా యొక్క చిరునామాని కొంచెం మ్యాప్లో పిన్ చేసి పెట్టుకో పెట్టి అతను అర్దమయ్యేలాగా కొంచెం చేయగలరని హోట హోటల్ వారిని నా యొక్క మనవి